ఆరోగ్య భీమా మా ఫ్యామిలీలో తీసుకో ఆరోగ్య భీమా మాకు ఉంది మేము ఫ్యామిలీలో యూస్ చేసుకున్నాము

పళ్ళకు చేసే రూట్ కెనాల్ ట్రీట్మెంట్ నుంచి గుండెకు సంబంధించిన శాస్త్ర చికిత్సల దాకా అన్ని రకాల వైద్య ఖర్చులకు సిద్ధంగా ఉండటానికి ఆరోగ్య భీమా పాలసీ సహాయపడుతుంది కేవలం రుగ్మతలకే కాకుండా వాహన ప్రమాదాలకు కూడా భీమా ఇచ్చే పాలసీలు ఉన్నాయి సెక్షన్ ఎయిట్ ఈడి క్రింద ఆరోగ్య భీమా వార్షిక ప్రీమియర్ పన్ను మినహాయింపు పొందవచ్చు గతంలో కంటే ప్రస్తుతం ఆరోగ్య భీమా పాలసీలు బాగా ప్రాచుర్యం పొందుతున్నాయి దీనికి రెండు కారణాలు ప్రముఖంగా కనిపిస్తున్నాయి మొదటిది పెట్రోల్ మెట్రోలు కానీ నగరంలో కూడా మల్టీ స్పెషాలిటీ లేదా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు రావడం రెండవది మధ్య తరగతి వర్గం క్రమంగా పెరుగుతూ ఉండటం ఇంక కోవిడ్ పరిస్థితుల వల్ల ఆరోగ్య భీమా పాలసీలకు మరింత గిరాకీ ఏర్పడింది మేము మా ఆరోగ్య భీమా పాలసీలు మా మామయ్యకి ఉపయోగించాము తనకి ఆ నరాల వీక్నెస్ వల్ల తనకి హెల్త్ ఇష్యూస్ ఉంటే మేము అలా యూస్ చేసాము ఇది స్టాక్ మార్కెట్ అన్నమాట వాళ్ళు వైద్యం ఆరోగ్య భీమా చరిత్ర అంటే ఇది ఆరోగ్య భీమా వెనుక ఆసక్తికరమైన చరిత్ర ఉంది రెండవ ప్రపంచ యుద్ధం తరువాత అమెరికాలో చాలా కంపెనీలు తమ ఉద్యోగాలు ఇతర కంపెనీలకు వెళ్ళకుండా ఆపటానికి చవకైన మార్గంగా ఆరోగ్య భీమాను ఎంచుకున్నారు క్రమంగా ఆరోగ్య భీమా అనేది ఉద్యోగి కంపెనీ మీద చర్చలు ఒక భాగమైంది ఇటీవల యఫ్ఆర్ఎసిటియల్ కంపెనీ సర్వేలో కూడా మంచి ఆరోగ్య భీమా కవరేజ్ ఉన్న కంపెనీలు చేరెందుకు ఉద్యోగాలు ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపింది అమెరికన్ లేబర్ డిపార్ట్మెంట్ సర్వే ప్రకారం సగటున ప్రతి కంపెనీ ఉద్యోగ కుటుంబానికి ఆరోగ్య భీమా కోసం ఏడాదికి పదహారువేల డాలర్లను ఖర్చు పెడుతూ ఉంది పళ్ళకు చేసే రూట్ కెనాల్ ట్రీట్మెంట్ నుంచి గుండెకు సంబంధించిన శాస్త్ర చికిత్సల దాకా అన్ని రకాల వైద్య ఖర్చులకు సిద్ధంగా ఉండటానికి ఆరోగ్య భీమా పాలసీ సహాయపడుతుంది కేవలం రుగ్మతలకే కాకుండా వాహన ప్రమాదాలకు కూడా భీమా ఇచ్చే పాలసీలు ఉన్నాయి సెక్షన్ ఎయిట్ ఈడి క్రింద ఆరోగ్య భీమా వార్షిక ప్రీమియరుకు పన్ను మినహాయింపు పొందవచ్చు గతంలో కంటే ప్రస్తుతం ఆరోగ్య భీమా పాలసీలు బాగా ప్రాచుర్యం పొందుతున్నాయి దీనికి రెండు కారణాలు ప్రముఖంగా కనిపిస్తూ ఉన్నాయి మొదటిది మెట్రోలు కానీ నగరంలో కూడా మల్టీ స్పెషాలిటీ లేదా సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు రావడం అందరికీ చాలా అవసరంగా ఉంది రెండవది మధ్య తరగతి వాళ్ళకి కూడా వర్గక్రమంగా పెరుగుతూ ఉండటం మధ్యతరగతి వాళ్ళకి చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఆరోగ్య భీమా చరిత్ర అంటే ఈ ఆరోగ్య బీమా వెనుక ఆసక్తికరమైన చరిత్ర ఉంది రెండో ప్రపంచ యుద్ధం తరువాత అమెరికాలో చాలా కంపెనీలు తమ ఉద్యోగాలు ఇతర కంపెనీలకు వెళ్ళకుండా ఆపటానికి చవకైన మార్గంగా ఆరోగ్య భీమాను ఎంచుకున్నారు క్రమంగా ఆరోగ్య భీమా అనేది ఉద్యోగి కంపెనీ మీద చర్చలో ఒక భాగమైంది ఇటీవల ఎఫ్ఆర్ఏ సిటిఎల్ కంపెనీ సర్వేలో కూడా మంచి ఆరోగ్య భీమా కవరేజీ ఉన్న కంపెనీలో చేరేందుకు ఉద్యోగులు ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపింది అమెరికన్ లేబర్ డిపార్ట్మెంట్ సర్వే ప్రకారం సగటున ప్రతీ కంపెనీ ఉద్యోగి కుటుంబానికి ఆరోగ్య భీమా కోసం పద్నాలుగువేల డాలర్లు ఖర్చు పెడుతుంది ఇక ప్లానింగ్ విషయానికి వస్తే మొత్తం ఫైనాన్షియల్ ప్లానింగ్ ఎక్కువగా నిర్లక్ష్యం చేసే అంశం ఆరోగ్య భీమా అనటం తప్పు కాదు ఫైనాన్షియల్లో ప్లానింగ్ పరమైన ముఖ్య సూత్రాల్లో ఒకటి మనం తప్పించుకోలేమని ఖర్చులకు తయారుగా ఉండటం ఆ ఖర్చుల భారం నెల జీతం లాంటి సాధారణ సంపాదన మీద పడకూడదు ఆ ప్రకారంగా చూస్తే ఆరోగ్య భీమా అనుకోకుండా వచ్చే ఉపద్రవాలకు ఎదురుకొనే ఒక రక్షణ వలయం కానీ ఆరోగ్య భీమా అవసరం లేదని ఈ భీమా వల్ల అదనంగా కలిగే ప్రయోజనాలు లేదనే వాదనలు వినిపిస్తూ ఉంటాయి ప్రపంచ ఆరోగ్య దినం నేడు మీరు పంతొమ్మిది వందల తొంభై తరువాత పుట్టారా ఉద్యోగులకు కంపెనీ కల్పించే ఆరోగ్య భీమా ప్రస్తుతం మన దేశంలో ఉండే కార్పొరేట్ కంపెనీ ఉద్యోగులకు ఎంతో కొంత ఆరోగ్య భీమా సౌకర్యం ఉంటుంది కానీ ఇది ఉద్యోగులందరినీ దృష్టిలో పెట్టుకుని తీసుకున్న పాలసీ కనుక మన అవసరాలకు తగినట్టుగా ఉండే అవకాశం తక్కువ ఉదాహరణకు చాలా కంపెనీల్లో వాహన ప్రమాదానికి భీమా సౌకర్యం ఉండదు అలాగే కేటారక్ట్ చికిత్స లేదా రూట్ కెనాల్ లాంటి కంపెనీ భీమా కవరేజ్లో ఉండవు ఇవి కాకుండా కుటుంబం మొత్తానికి కవరేజ్ ఉండకపోవచ్చు ముఖ్యంగా తల్లిదండ్రుల వైద్య ఖర్చులకు కవరేజ్ ఉండకపోవచ్చు ఇవన్నీ క్షుణ్ణంగా బేరీజు చేసుకొని తగిన ఆరోగ్య భీమా పాలసీని తీసుకోవాలి కేంద్ర ప్రభుత్వ ఆయుష్మాన్ భవ భారత్ వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు తమ సొంత పథకాలలో వైద్య ఖర్చులు భరిస్తున్నాయి ఈ పథకాల వల్ల కొంత వరకు ఉపయోగమున్న అన్నివేళలా ఈ పథకాలు అవసరాలకు సరిపోవు ముందుగా ఈ పథకాలు అల్పాదయ వర్గాలకు తప్ప అందరికీ వర్తించవు ఒకవేళ ఆదాయం తక్కువగా ఉన్న ఉద్యోగులకు వర్తించిన అందులో ఎన్నో షరతులు ఉంటాయి అలాగే అన్ని రకాల చికిత్సలకు ఈ పథకాల ద్వారా లబ్ధి పొందే అవకాశం లేదు మరోవైపు ఈ పథకాల వల్ల లబ్ధి పొందటానికి ప్రభుత్వ ఆసుపత్రికి మాత్రమే వెళ్ళాలని నియమాలు కూడా ఉండవచ్చు మనకు అవసరమైన చికిత్స దగ్గరలోనే ప్రభుత్వ ఆస్పత్రిలో ఉండకపోవచ్చు అందువల్ల ప్రతీ ఒక్కరూ తమ అవసరానికి తగినట్టుగా ఆరోగ్య భీమా తీసుకోవాలి ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్న వారికి భీమా అవసరం లేదనే వాదన కూడా వింటూ ఉంటారు ఇది సరైన ఆలోచన ధోరణి కాదు సహజంగా నలభైలోపు వయసు ఉన్న వాళ్ళకి వైద్య ఖర్చులు తక్కువగానే ఉంటాయి కాబట్టి ఆరోగ్య భీమా జీవిత భీమా అవసరం సమయంలో తక్కువగా ఉంటుంది కానీ వయసు పెరిగే కొద్దీ అనారోగ్యం కలిగే అవకాశాలు ఎక్కువగా మధుమేహం రక్తపోటు వంటి లాంటివి వంశపార్యంగా వస్తూనే ఉంటాయి రుగ్మతలు వీటిని బారిన పడే అవకాశం వయసుతో పాటు పెరుగుతూ ఉంది అందువల్ల భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఆరోగ్య భీమా తీసుకోవాలి అన్ని భీమా పాలసీల లాగే ఇందులో కూడా కవరేజ్ చాలా ముఖ్యమైన విషయం మెట్రో నగరంలో వైద్య ఖర్చులు ఎక్కువగా ఉంటాయి కనుక మెట్రోలలో ఉండేవారు తగినట్టుగా కొంత ఎక్కువ కవరేజ్ ఉన్న పాలసీలో చేసుకోవాలి అలాగే మీ కుటుంబం మొత్తానికి గరిష్టంగా కవరేజ్ దొరికే పాలసీ తీసుకోవడం చాలా ముఖ్యం ముందుగా ఉన్న రుగ్మతలు పాలసీ తీసుకునే సమయానికి ఏవేవో రుగ్మతలు ఉంటూనే ఉంటాయి సంబంధించి కవరేజ్ ఏరియాలో కొన్ని పాలసీలు వెంటనే అమల్లోకి రాదు రుగ్మతలు బట్టి ఏడాది నుంచి మూడేళ్ళ సమయం దాటాక రుగ్మతల కవరేజ్ చేస్తుంది ఆ విషయం నిర్ధారణ చేసుకోవడానికి కంపెనీ వైద్య పరీక్షలను తరువాతనే పాలసీలు ఇస్తాయి ఒకవేళ మనలని పీడిస్తున్న రుగ్మతలకు ప్రత్యేకమైన పాలసీ ఏదైనా ఉంటే అది తీసుకోవడం ఉత్తమం ఉదాహరణకు కొన్ని కంపెనీలు మధుమేహం ఉన్నవారికి ప్రత్యేకమైన పాలసీలు ఇస్తూ ఉంటాయి ఆసుపత్రి ఖర్చులు రూమ్ అద్దె మందులకి అయ్యే ఖర్చులు వైద్య పరీక్షలకు అయ్యే ఖర్చులు క్రొత్త పాలసీ భీమా కవరేజ్లో బాగా ఎక్కువగా ఉండవు దురదృష్టకర పరిస్థితుల వల్ల ఆసుపత్రిలో ఎక్కువ రోజులు ఉండాల్సి వస్తే అది భారంగా మారుతుంది అందువల్ల ఆ విషయం కూడా పరిగణలోకి తీసుకోవాలి

ఆరోగ్య భీమా విషయంలో వయసుతో పాటు